హలో నేను మాట్లాడుతుంది ప్రమీల నా బీమా క్లెయిమ్ సైట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి సాయం చేస్తారా పాలసీ నెంబర్ ఏబిసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు క్లెయిమ్ రిఫ్రెష్ రిఫరెన్స్ నెంబర్ సిఎల్ఎం ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా ఒకటి మూడు అలాగే ధృవీకరణ కోసం నా పుట్టిన తేదీ రెం పన్నెండు ఐదు పంతొమ్మిది తొంభై మీ అవి నేను ఇప్పటికే పంపించాను మెయిల్ ఐడీ ద్వారా మూడు రోజుల క్రితం సమాచారం అందించాను మీరు నాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు నా బీమా క్లయిమ్ త్వరలో ముగించాలి అని అనుకుంటున్నాను